నేను అమెజాన్లో ల్యాప్టాప్లు వెతుకుతుండగా నాకు ఆసూస్ కంపెనీ నుంచి ఒక ల్యాప్టాప్ నచ్చింది దాని కలరు దాని ఫీచర్లు కూడా బాగా నచ్చడంతో నేను దాన్ని కొనుగోలు చేయాలని భావించి దాన్ని అప్పటికప్పుడు ఆన్లైన్ పేమెంట్ చేసి ఆ ల్యాప్టాప్ను కొనుగోలు చేసాను అప్పుడు ఆర్డర్ చేసిన తరువాత ఒక వారానికి నాకు అందుబాటులో వచ్చింది అది చూసి నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నేను చదివే చదువు మొత్తం ఇప్పుడు ల్యాప్టాప్ మీద ఆధారపడి ఉంది కావున నేను దానిని వీలైనంతగా వాడడానికి ప్రయత్నించాను అప్పుడు వాడిన కొత్తలో నాకు చాలా సంతోషంగా అనిపించేది కానీ కొన్న కొంతకాలం తరువాత అనగా ఒక మూడు నాలుగు నెలలు తరువాత నుంచి ఆ ల్యాప్టాప్ నుండి హీటింగ్ ఇష్యూస్ బయటికి వచ్చాయి అనగా వేడి ఎక్కువ అయిపోయి ఒక్కసారిగా ల్యాప్టాప్ పనిచేయడం మానేసి ఆగిపోయేది దీని వల్ల నా వర్క్ కూడా ఆగిపోయేది కావున నేను ఈ ల్యాప్టాప్ని కొని ఏమన్న డబ్బులు వృధా చేశాను ఏమో అని భావించాను ఎందుకంటే ఇలాంటి హీటింగ్ ఇష్యూస్ వస్తాయని నాకు ముందుగా తెలియదు నేను ఎంతో బాధపడ్డాను